కొన్ని ఏళ్ళ కిందటి పాత మొబైల్ ఫోన్లు మరియు ప్రస్తుతం వాడే స్మార్ట్ ఫోన్ల మధ్య తేడా చాలా వచ్చేసింది అప్పట్లో సెల్ ఫోన్ అనగానే ఊరికొకటుండేది కానీ ఇప్పుడు ఇంటికే ఎంతమందుంటే అన్ని సెల్ ఫోన్లు ఈమధ్య సెల్ ఫోన్ల వినియోగం చాలా పెరిగిపోయింది ఆ మొబైల్ ఫోన్ల నుంచి ఇప్పటి పిల్లలు చదువుకోవడం కానీ గేమ్స్ ఆడుకోవడం కానీ ఫోటోలు దిగడం కానీ సోషల్ మీడియా వాడడం కానీ చాలా ఉపయోగిస్తున్నారు దీనిని బట్టి మనకు తెలిసింది ఏమనగా ఆధునిక ప్రపంచంలో దాదాపు ప్రతి వ్యక్తికి ఈ మొబైల్ ఫోన్లు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇవి ప్రస్తుత సమాజంలో ఒక తప్పనిసరిగా వాడవలసిన వస్తువులుగా అయిపోయాయి అప్పటి మొబైల్ ఫోన్లు అనే ఆంగ్ల పదమును ధారవాణి అంటారు టెలి అంటే దూరం ఫోన్ అంటే శబ్ధం కనుక ధారవాణి అనే పేరు అర్థవంతంగానే ఉంది పూర్వకాలంలో ఈ టెలిఫోన్లను గోడకు తగిలించడం లేదా బల్ల మీద పెట్టడం లేదా ఒక చోట స్థిరంగా పెట్టడం మొబైల్ ఫోన్ అనేది మనము ఇప్పుడు జోబులో పెట్టుకొని తిరుగుతున్నాం కనుక ఫోన్ మాట్లాడడానికి మనము ఫోన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాళ్ళం అప్పట్లో కానీ ఇప్పుడు ఫోన్ వస్తే మనమే ఫోన్ దగ్గరికి వెళ్తున్నాము ఫోన్లే మన దగ్గరికి వస్తున్నాయి జోబుల్లో పెట్టుకొని తిరుగుతున్నాం ఇంకా మొబైల్ ఫోన్లకీ టెలిఫోన్లకి అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా ఏమిటంటే అప్పట్లో మొబైల్ ఫోన్ అనగానే కాలీ మాట్లాడటానికి మాత్రమే వాడేవారు పూర్వం సెల్ ఫోన్లను తీగల ఫోనులు స్థానంలో వెలివేశారు ఈ రోజుల్లో సెల్ ఫోన్లు కేవలం మాట్లాడుకునేందుకే వాడుతారు కానీ ఇప్పట్లో ఇప్పటి పిల్లలు సెల్ ఫోన్లు మాట్లాడడానికే కాకుండా ప్రతి దానికి సెల్ ఫోనే వాడుతున్నారు పని లేకుండా అయిపోతుంది అప్పట్లో పని ఉంటే తప్ప సెల్ ఫోన్ పట్టుకునే వారు కాదు కానీ ఇప్పట్లో పని ఉన్నా లేకున్నా సెల్ ఫోన్ పట్టుకొనే ఉంటున్నారు అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే ఈరోజుల్లో సెల్ ఫోన్లతో పో ఫోటోలు తీయవచ్చు మన ఫోటోలని ఇతరులకు పంపించుకోవచ్చు అంతర్జాతీయ జాతీయ రహదారుల గురించి తెలుసుకోవచ్చు దూరంలో ఉన్న వారితో ఫోన్ మాట్లాడొచ్చు ముఖం ముఖం చూసుకొని మాట్లాడుకోవచ్చు బ్యాంకుల్లో ఉన్న ఖాతాలో డబ్బు జమ చేసుకోవచ్చు లేదా డబ్బు తీసుకోవచ్చు ఎక్కడైనా మనకు అవసరమైన దగ్గర డబ్బు చెల్లించవచ్చు డబ్బును తీసుకోవచ్చు కూడా సినిమాలు దిగొచ్చు పాటలు వినొచ్చు కానీ అప్పటి ఫోన్లల్లో ఇవి ఏమీ లేవు కానీ ఫోన్లు వస్తే తప్ప మాట్లాడటానికి తప్ప దేనికి పనికిరాదు కానీ ఇప్పటి ఫోన్లల్లో ఫోర్ జి ఫైవ్ జి సిక్స్ జీ అంటూ నెట్వర్కులుంటాయి నేను వాడే సిమ్ము ఎయిర్టెల్ అండ్ దీనికి అప్పటి ఫోన్లలో రీఛార్జ్ చేయడం రీచార్జ్ అనగా మాట్లాడుకో మాట్లాడుకోవడానికి సరిపడ డబ్బులను వేయడం కానీ ఇప్పుడు ప్రతి నెల రీఛార్జ్ చేస్తే తప్ప ఫోన్లు కలవవు ఫోన్లు మాట్లాడుకోలేరు ఇంకా రీఛార్జ్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెక్క ఉంటుంది నెలకేసుకోవచ్చు సంవత్సరానికేసుకోవచ్చు ఆరు నెల్లకేసుకోవచ్చు సమర సంవత్సరానికి రెండొందల యాభై రెండొందల యనభై మూడొందలు అలాగా ఉంటాయి రీఛార్జ్ చేయకపోతే సెల్ ఫోన్లో మాట్లాడుకోలేము మనం ఏం పని చేయలేము సెల్ ఫోన్లతో ఇంకా ఇప్పటి ఇప్పటి సెల్ ఫోన్లలల్లో సినిమాలు చూడవచ్చు ఇంకా ఇప్పటి సెల్ ఫోన్లతో వచ్చే దుర్వినియోగాలు ఇంకా చెడ్డ పనులు కూడా చేస్తున్నారు వాటి సెల్ ఫోన్ల కారణంగా గుండెపోటు కూడా వస్తుంది సెల్ ఫోన్ ఎక్కువ చూడడం వల్ల ఇంకా ఇంకా సెల్ ఫోన్ని జోబు దగ్గర పెట్టుకోవడం గుండెకు దగ్గర పెట్టుకోవడం దాని వల్ల వచ్చే రేడియేషన్ వల్ల చాలామందికి దెబ్బతింటున్నారు ఇంకా సెల్ ఫోన్ ఇప్పటి సెల్ ఫోన్కి అప్పటికి సెల్ ఫోన్కి తేడా రేడియేషన్ చాలా అప్పటి సెల్ ఫోన్ ఊరికొకటుండేది కానీ ఇప్పుడు ఇంటికి ఎంతమందుంటే అంత మందికి ఒక్కొక్క సెల్ ఫోన్ తయారయ్యింది ఇంకా అదేకాక ఇప్పటి సెల్ ఫోన్ ఇప్పుడు ఉన్న ప్రస్తుత స్థితిలో సెల్ ఫోన్ లేనిదే ఏ పని అవ్వదు ఎక్కడికైనా వెళ్లాలన్న సెల్ ఫోన్లో బుక్ చేసుకుని వెళ్ళడమే ఏమైనా తినాలన్న సెల్ ఫోన్లో తెప్పించుకోవడమే కానీ అప్పుడు అలా కాదు ఒక సెల్ ఫోన్ ఉంటే ఎవరైనా కాల్ చేస్తే ఊరంతా వచ్చి ఒకటే దగ్గర ఉండి మాట్లాడుకునేది కానీ ఇప్పటి సెల్ ఫోన్ ఇప్పటికే సెల్ ఫోన్ ఎలా ఉందంటే అప్పట్లో కాకుండా అప్పట్లో ఏదైనా అవసరం ఉంటే మన అంతలో మనము వెళ్ళి మాట్లాడుకుని తెచ్చుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఏదున్నా ఫోన్లో చూసుకోవడమే మనుషులు మనుషుల మధ్య దూరాలు పెరిగిపోతున్నాయి అప్పటి లాగా ఇంకా అప్పట్లో సెల్ ఫోన్ లేక పిల్లలు అందరూ కలిసి మంచిగా ఆడుకునేవారు కానీ ఇప్పుడు ఇప్పటి పిల్లలు ఏమున్నా కానీ సెల్ ఫోన్లో గేమ్స్ ఆడడం సెల్ ఫోన్లో వీడియోలు చూడడం వీడియోలు చూస్తూనే అన్నం తినడం కానీ అప్పట్లో ఇలా కాదు కాలీ మాట్లాడుకోవడానికి మాత్రమే ఉపయోగించేవారు సెల్ ఫోన్లను ఇంకా ఇప్పుడు పిల్లలు ఫోన్ లేనిది ఏ పని చేయలేరు ఏ పని కుదరదు వాళ్ళకి కానీ అని అప్పట్లో పిల్లలు అలా కాదు ఫోన్ లేకపోయినా కానీ ఆరోగ్యంగానే ఉన్నారు ఇప్పటి పిల్లలు ఫోన్కి అందరూ అలవాటు పడిపోయారు ఫోన్ వల్ల అవసరమయ్యే పనులున్నాయి అండ్ అవసరం లేని పనులు కూడా ఉన్నాయి అంతే